నా బలమొచ్చి నా తల్లితండ్రులు వాళ్ళు నన్ను ఏం చెయ్యాలనుకున్నా ముందుగా నన్ను బాగా నడిపిస్తూ ఉంటారన్నమాట ఇది చేస్తే మంచిది ఇది చేస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు వాళ్ళే నా బలం నా బలహీనత వచ్చి వాళ్ళు నన్ను ఒక్కమాట అన్నా గట్టిగా కళ్ళు ఎర్రచేసి మాట్లాడినా వెంటనే నేను ఏడ్చేస్తాను నాకు ఎం చెయ్యాలో కూడా అర్ధం కాదు బాధపడుతూ ఉంటాను అదే నా బలహీనత